హలో అవును అవును సార్ చెప్పండి

అంటే ఈ కాలంకు ఈ కాలం బట్టి అంట్టున్నారా ఈ కాలానికా వెజిటేబుల్స్ అయితే మీరొచ్చేసి చిక్కుడుకాయి గోరు చిక్కుడుకాయి ఇంకా వేసుకుంటే బెండకాయి దొండకాయి ఇలా వేసుకోవచ్చండి వేసుకోవచ్చు మిగతావన్నీ వేసుకోవచ్చు అంటే మీరు బాగా పండేవి అనుకుంటున్నారు కాబట్టి ఈ నాలుగైదు పేర్లు చెప్పానండి

సరే సార్ థ్యాంక్ యూ సార్